ఉదాహరణకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు సమాజం కోసం పనిచేసిన వ్యక్తులు అంటే నాకు మొట్టమొదటిగా గుర్తుచే వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఇంతకుమించి నేను ఎవరిని చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అతనిని మించిన వ్యక్తి కానీ అంతకుమించి కృషి చేసిన మహానుభావులు కానీ ఇంకా మనకు దొరకరు దాదాపు ఇప్పుడు మన ఇండియా బతుకుతుంది బతుకుతుంది ప్రతి ఒక్కరు సమానంగా చదువుకుంటుండ్రు ప్రతి ఒక్కరు తమ హక్కులను వినియోగించుకుంటున్నారు అంటే దానికి కారణం డాక్టర్ బా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఈవెన్ అతను రాసిన రాజ్యాంగం వల్ల మన రాజ్యాంగం నుంచి కొన్ని కొన్ని రూల్స్ తీసుకుని వేరే కంట్రీలు కూడా వాడుకుంటు ఉన్నారంటే ఆయన ఎంతటి మహానుభావుడో మనం చెప్పుకోవచ్చు ఇతని తర్వాత చాలామంది వ్యక్తులు వస్తారు అదే భగత్ సింగ్ అవ్వచ్చు గాంధీ అవచ్చు నెహ్రూ అవచ్చు వీళ్ళు అందరు దేశం కోసం పనిచేసిన వాళ్ళు దేశం అంటే ఆటోమేటిక్గా అందులో సొసైటీ కూడా వస్తుంది కాకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళు అందరు కూడా కాకపోతే సమాజం అనేసరికి మాత్రం జ్యోతిబాపూలే వీళ్ళు మహాత్మ జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే వీళ్ళు ఇద్దరు సమాజం కోసం చేసిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తులు ఎందుకంటే ఎంత రోగిష్టులకైనా చదువు చెప్పొద్దని రాళ్ళతో కొట్టినంత పరిస్థితి ఉన్నా కానీ వాళ్ళు దొంగ చాటున కూడా చదువు చెప్పిన రోజులు ఉన్నాయి కాబట్టి ఈ సమాజం కోసం చేసిన వ్యక్తులలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తులలో సావిత్రిబాయి పూలే జ్యోతిబాయ్ పూలేకి అడ్డు నిలవనీకి ఎవరు ఉండరు వాళ్ళ స్థానాన్ని ఎవరు ఫిల్ అప్ చేయలేరు అని నా ఉద్దేశం